తోటపని మొదలుపెట్టడానికి చాలా రీజన్సు ఉన్నాయి అందులో కొన్ని ఏంటంటే ఇప్పుడు మనం చాలా వరకు బయటనే కూరగాయలు కాని రైస్ కాని ఇంకా ఏదయినా సరే తినడానికి సంబందించిన చాలా వస్తువులు బయటనే కొనుకుంటన్నాం అవి చాలా వరకూ ఎట్లా తయారుచేస్తున్నాడో మనం చూసినయే అంటే ఎట్లా అంటే కెమికల్స్తో ఫర్టిలైజర్సు ఏది ఏది పడితే అదట్లా కొట్టి ఆర్గాన్ అన్హైజీన్గా ఆర్గానిక్ లేకుండా చేస్తున్నారు సో దానివల్ల ఏమయితుందంటే హెల్త్ ఇష్యూస్ చాలా రేజ్ అయితున్నయి లైక్ చాలా చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ రావడం మనం చూస్తూనే ఉన్నాం దానివల్ల ఏమయితుందంటే మనం అదనంగా వాళ్ళకు డబ్బులిచ్చి మనం కొనుక్కుని మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకోవడం లాంటి పరిస్థితుల్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి దీనికి ఎలా అయినా సరే మనమొక సొల్యూషన్ చూసుకోవాలి అని అనిపిచ్చింది అట్లా అనిపిచ్చినప్పుడు ఫస్ట్ నేను చేసిన పనేంటిదంటే మనమే మన కూరగాయలెందుకు పండించుకోవద్దు మనమే మన ఆకుకూరలెందుకు పండించుకోవద్దు మనం మొక్కజొన్న పదిహేను రూపాయలు పెట్టి కొంటున్నాం బయట అదేదో మనం పండించుకున్నామనుకో మనకు పదిహేను రూపాయలు మిగులుతుంది మళ్ళీ దాంతో చాలా రకాల పనులు కూడా చెయ్యొచ్చు అట్లాఅని ఏం చేసినమంటే కొన్ని మొక్కజొన్నలు ఇక తోటకూర కాని పాలకురాలు కాని వంకాయ ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టినం దాంతో పాటింకా అడిషనల్గా ఏం చేసినమనంటే మన ఇంట్లో అక్కా చెల్లి ఉంటరు కదా వాళ్ళు పెట్టుకోడానికి కొన్ని పూలకి మొక్కలు కూడా అక్కడక్కడ నాటడం జరిగింది అలా చేయడంవల్ల మనకొచ్చిన లాభం ఏంటంటే మనం బయట కూరగాయలు కొండం తగ్గింది ఆకుకూరలు తినడం ఎక్కువయింది కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోడం జరుగుతుంది ఈ మధ్య దాని తర్వాత మన ఇంట్లో ఏదయినా ఫంక్షన్స్ అయితే బయటనించి మనం పువ్వులు అవివీ కొనడం మానేసి మనింట్లోనే పువ్వులున్నాయి కాబట్టి బయటకి వెళ్ళి కొనుక్కొనే పని తప్పింది సో అట్టా మనకి హెల్తుకి హెల్తు ప్లస్ డబ్బులికి డబ్బులు రెండూ ఆదా చేసుకుంటన్నాం కాబట్టి దానివల్ల నాకు తోటపని చేయాలని థాట్ వచ్చింది